నాకు చిన్నప్పటినుంచే ఫోటోలంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక ఫోటోని దిగి ఒక ఫోటోని దిగిన తర్వాత దాన్ని ఎలా ఎడిట్ చేయాలి ఎలా మార్చాలి ఇలా ఉన్నదానిని ఇలా ఏలా చేయాలి అనే దానిపై ఆసక్తి ఎక్కువగా ఉండేది నాకు అందుకే ఫోటోగ్రఫీ పైన చిన్నప్పటినుంచే ఇష్టం పెరిగింది నేను నా చిన్నతనంలో కూడా చిన్న కెమెరా పట్టుకుని నా నా ఫోటోలు మరియు నా స్నేహితుల ఫోటోలు తీస్తూ ఉండేవాడిని అలా నా నా స్నేహితులు కూడా నువ్వు చాలా బాగా ఫోటోలు తీయగలుగుతావు నువ్వు చాలా ఎడిటింగ్ చేయగలుగుతావని నన్ను ప్రోత్సహించడంతో నేను కూడా అది నా హాబీగా చేసుకున్నాను ఎప్పుడైనా కూడా నా స్నేహితులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా ఫోటోషూట్కి వెళ్ళాలన్నా నన్నే తీసుకుని వెళ్ళేవారు ఎందుకంటే నేను చాలా బాగా తీస్తానని వాళ్ళకి నమ్మకం అలా అలా నా ఫోటోగ్రఫీ అనేది నా హాబీగా అయిపోయింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను